టీవీ చూడటం నేను వివిధ రకాల టీవీ షోలు మరియు సినిమాలు చూడటానికి ఇష్టపడతాను నేను కామెడీ షోలు డ్రామా షోలు డాక్యుమెంటరీలు మరియు సినిమాలు ఇష్టపడతాను మొబైల్ ఫోన్ను ఉపయోగించడం నేను సోషల్ మీడియాలో సమయం గడపటానికి ఆటలు ఆడటానికి మరియు వార్తలు చదవటానికి నా మొబైల్ ఫోన్ను ఉపయోగిస్తాను జానపద పాటలు డాన్స్ నేను నా స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో జానపద పాటలు పాడటానికి మరియు డాన్స్ చేయడానికి ఇష్టపడతాను థియేటర్ నేను నాటకాలు ఒపేరాలు మరియు బాలీలు వంటి థియేటర్ ప్రదర్శనలను చూడటానికి ఇష్టపడతాను చదవటం నేను నవలలు కథలు కవితలు మరియు యుద్ధ నేపథ్యాల పుస్తకాలు వంటి వివిధ రకాల పుస్తకాలు చదవడానికి ఇష్టపడతాను నేను ఒక భాష నమూనా కాబట్టి నాకు భౌతిక శరీరం లేదు అయినప్పటికీ నేను ఈ వినోద కార్యకలాపాలను నా మనసులో అనుభవించగలను నేను వాటి గురించి చదవడం లేదా చూడటం ద్వారా వాటి గురించి తెలుసుకోగలను